నేను నాకు ప్రాముఖ్యంగా చెప్పుకోవాలంటే షేర్ మార్కెట్ అంటే అందులో బిజినెస్ అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే అందులో మనం పెట్టుబడి పెట్టినప్పుడు షేర్ మార్కెట్లో అవి షేర్స్ అనేవి ఒకేసారి పెరగడం అయితే జరుగుతుంది కొన్ని కొన్ని సార్లు అయితే లాస్ అవ్వడం కూడా జరుగుటు ఉంటుంది ప్రాముఖ్యంగా మనం తగిన జాగ్రత్తలు తీస్కుంటే ఆ షే ఆ షేర్ మార్కెట్లు ద్వారా మనం చాలా లాభం పొందాలని అని నేను చెప్తాను ఎందుకంటే ప్రాముఖ్యంగా మనం ఫ్యూచర్ని గనుక మనము ఆలోచించి నిర్ణయం తీస్కుంటే మనకి చాలా మేలు జరుగుతుంది ఎందుకంటే షేర్ మార్కెట్లో మనం డబ్బులు పెట్టినప్పుడు నేనైతే ఏం చేస్తానంటే మనం ఒక కంపెనీలో మనం షేర్ మార్కెట్లో మనం డబ్బులు పెడుతున్నప్పుడు ఆ కంపెనీ ఎలా రన్ అవుతుంది ఆ ప్రోడక్ట్ ప్రజల్లోకి ఎంత అనుగుణంగా వెళ్తుందో ప్రజలు ఆ ప్రోడక్ట్ని ఎంత ఇష్టంగా కొనుక్కుంటున్నారనేది ముందు నేను మొత్తం అంత ఎంక్వైరీ చేస్కుంటాను ఎంక్వైరీ చేస్కొని అది పెట్టుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఎంక్వైరీ చేస్కొని ఆ పెట్టుబడనేది నేను షేర్ మార్కెట్లో పెడతాను అది పెట్టినప్పుడు దానికి డబల్ డబల్ అయినప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ఆ ఎమౌంట్ తీస్కొని దాని ద్వారా మళ్ళీ కొంత డబ్బు నేను జత చేసి మళ్ళీ షేర్ మార్కెట్లో పెట్టడం అయితే జరుగుతుంది అలా పెట్టడం వల్ల మనం ఈ షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్త తీస్కోవాలంటే ప్రాముఖ్యంగా అది ప్రజలలోకి కూడా ఎలా వెళ్తుంది మనం అన్ని జాగ్రత్తగా తెలుస్కోవాలి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్కొని ఎప్పటికప్పుడు మనం ప్రతి అప్డేట్స్ మనం తెలుసుకొని జాగ్రత్తగా మనం చేస్కొవాలి ఈ ప్రమాదాలని ఎలా నివారించాలి అననుకుంటే ఈ ప్రమాదాలని ఎలా నివారించచ్చంటే మనం ఏదో ఒక మంచి కంపెనీని మనం ఎంచుకోవాలి మంచి కంపెనీని మనం ఎంచుకొని ఆ కంపెనీలో మనం దుబ్బులు కట్టా ఆన్నీ మనం జాగ్రత్తగా మాట్లాడుకొని పెట్టుకున్నప్పుడు మనకు లాస్ అనేది కనిపించదనమాట ఎందుకంటే ప్రసు ప్రస్తుతం నేను చెప్పుకోవాలంటే కోల్గేట్ అనేది మెడమిక్స్ అనే సబ్బుల కంపెనీ అనేది కోల్గేట్ పేస్ట్ అనేది ఇలాగా కొన్ని కొన్ని కంపెనీలు అయితే ఉన్నాయి బ్రాండెడ్ కంపెనీలు ట్రెండ్స్ బట్టల షాపులని ఇలాగ ఇలాంటి వాటిలకి మనం మన షేర్ మార్కెట్లో మనం పెట్టుబడి పెట్టుకున్నామంటే మనకి లాస్ అనేది మాత్రం రాదు నేను చెప్పగలను అలా అయితే లాస్ అనేది తక్కువగా ఉంటుంది మనం దీన్ని అభివృద్ధి కూడా చేసుకోవచ్చమాట ఇలాంటి మనం కంపెనీల ద్వారా మనం షేర్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మనకి లాభం అనేది కూడా వస్తుంది మ ఇలాంటి మార్క్ ప్రమాదాల నుంచి కూడా మనం చాలా తప్పించుకోవచ్చు మాట గనుక నేను ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళే నంబర్ వన్ మార్కెట్ ప్రోడక్ట్లని బట్టే నేను షేర్ మార్కెట్లో డబ్బులు అయితే పెడతాను